హలో మేము హైదరాబాదు నుండి కెనడాకు ప్రయాణించడానికి మీ ఎయిర్లైన్స్ ఎంచుకున్నాము మాకు తెలుగు మాత్రమే మేము మాట్లాడగలము కావున మాకు భాష అనువాదంలో సహాయం చేయడానికి సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగిన ఒక వ్యక్తిని మీరు మాకు ఏర్పాటు చేయగలరా మేము ఇక్కడ హైదరాబాదు నుండి చెక్ఇన్ అవడానికి మరియు విమానం ఎక్కడానికి మరియు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడానికి తను మాకు సహాయపడాలి మేము కెనడా చేరుకునే అంతవరకు ఏమైనా మారవలసిన విమానం కూడా తనే మాకు చూ చూపెట్టగల చూపెట్టవలసి ఉంది కావున మేము పెద్దవాళ్ళ పెద్దవాళ్ళము కాబట్టి మాకు ఏ ఇతర సహాయములైనా తను చేయగలిగితే మేము చాలా మాకు చాలా ఉపయోగపడుతుంది కావున మీ ఎయిర్లైన్స్లో అలాంటి సదుపాయం ఏమైనా ఉంటే మాకు మా మెయిల్ ఐడకి ఆ విషయం మెయిల్ చేస్తారని కోరుచున్నాము మా మెయిల్ ఐడి శాంతి డాట్ జీరో ఆరు సున్నా ఆరు అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు ఏ విషయము పంపిస్తే మేము చాలా సంతోషిస్తాము ధన్యవాదములు